హలో మల్లి నాకు దసరా వస్తుంది కదా దసరాకి బంతిపూలు కావాలి ఎంత పడుతుంది నాకు ఒక కిలో కావాలి కిలో ఎనభై రూపాయలు ఉందా మరీ అంత రేటు ఉంది తగ్గదా హలో ఫస్ట్ బంతిపూలు అయితే తీసుకుంటాము అవి అది చూశాక మిగతా పూల సంగతి చూస్తాను ఇరవై కిలోలకి ఎంత పడుతుంది రెండు వేలు పడుతుందా సరే అవునా మరి అయితే బంతిపూలు కావాలి చామంతి పూలు ఎంత పడుతుంది చామంతి పూలు వచ్చి ఆరు వందలా ఇరవై కిలోలకి అవునా మాకు ఒక ఇరవై కిలోలు చామంతి బంతి కావాలి అలానే ఆరోజు ఆరోజుకే ఆరోజే ఏంటి మల్లెపూలు కూడా కావాలి అల్లనవి కాదు మూర లెక్క కావాలి అల్లినవి కావాలి ముప్పై నాకు ఒక ముప్పై మూరలు కావాలి అలానే అల్లనివి ఎంత పడతాయి కిలోకి రెండు వందల రూపాయలు పడతాయా అల్లనవి కిలోకి మూ రెండు వందలు రూపాయాలు అంటే నాకు ఒక మూడు మూడు కిలోలు కావాలి మల్లెపూలు ఆరోజే కావాలి మాది శ్రీకాకుళమే ఇక్కడ లోకల్ అదే రోజ్ అవైలబుల్ ఉన్నాయా ఉన్నాయా ఎంత పడుతుంది సరే రోజ్ నేను అక్కడకి వచ్చాక ఒక కిలోయే కావాలి అక్కడికి వచ్చాక తీసుకుంటాను సరే మరి